హలో ఓలా డ్రైవరేనా అండి నేను క్యాబ్ని బుక్ చేసుకున్నాను కదా అది వచ్చేసరికి నేను గుంటూరు బస్టాండ్లో అయితే ఉన్నాను నేను మీకు కరెక్ట్ లొకేషన్ కూడా నేను మీ మొబైల్కి పంపిస్తాను కొంచెం మీరు నాకు ఒక ఫైవ్ ఓ క్లాక్ ఆ టైం కల్లా మీరు వస్తే నాకు కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ ఉందండి నేను వెళ్ళాలి అర్జెంట్గా సో మీరు కనుక వస్తే నేను నేను మీటింగ్కి వెళ్ళాడానికి ఈ లోపల నా వర్క్ కూడా అయిపోయిద్ది ఒక ఫైవ్ మినిట్స్లో నా వర్క్ అయిపోయిద్ది మీరు త్వరగా వస్తే కనుక నేను నా ఇంకో మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిన ఉంది ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాక నేను మీకు మనీ ప్రెసెంట్ అయితే కొంచెం చేస్తాను అలాగే నేను అక్కడికి వెళ్ళిపోయాక మిగిలిన మనీ అయితే నేను నీకు ఫోన్పే చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ త్వ కొంచెం త్వరగా రారా సరే అండి థ్యాంక్ యూ అండి